నేను ఈ మధ్యకాలంలో అందరు మెచ్చే అటువంటి అందరు నచ్చే అటువంటి మరి అధిక రేట్లలో అమ్ముడు పోయే అటువంటి మొబైల్ ఫోన్ వన్ప్లస్ ఫోన్ని నేను కొనడం జరిగింది ఎందుకంటే అది అందరికి నచ్చుతుంది అలాగే అధిక రేట్లలలో కూడా అందుబాటులో ఉంది మనం వాడే స్మార్ట్ ఫోన్లలో ఆపిల్ కంపెనీ ఫోన్ తరవాత దీనిని అధిక శాతం మంది కొంటారు అయితే ఆ స్మార్ట్ఫోన్లో ఈ మధ్యకాలంలో నే నేను అనుభూతి చెందిన ఒక విషయాన్ని మీ అందరికి తెలియచేయాలని చే ఇది మంచిది కాదు దాంట్లో నేను అనుభూతి చెందినటువంటి చెడ్డ అనుభవాన్ని కోసం మీకు తెలియచేస్తున్నాను నేను స్మార్ట్ఫోన్ కొన్నప్పుడు దాంట్లో అనేకమైన నూతనమైనటువంటి ఫ్యూచర్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా వాడడానికి చాలా సౌకర్యవంతంగా ఉంది కానీ కొన్నిరోజులు గడిచిన తరువాత దాని డిస్ప్లే పై పచ్చటి గీత రావడం మొదలు పెట్టింది ముందు ఒక పచ్చటి లైన్ వచ్చింది తరువాత మరొకటి రావడం జరిగింది అప్పుడు నేను చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది ఎందుకంటే ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో చాలా వ్యయాన్ని ఖర్చుపెట్టి నేను ఆ మొబైల్ ఫోను కొనడం జరిగింది కానీ నాకంటే తక్కువ డబ్బులు వెచ్చించి నాకంటే తక్కువ ఫ్యూచర్స్ కలిగి నా కంటే సౌకర్యవంతంగా లేనటువంటి మొబైల్ ఫోన్స్ అన్నీ చాలా చక్కగా పనిచేస్తుండగా నేను కొన్నటువంటి స్మార్ట్ఫోన్ సరైన రీతిలో పనిచేయకపోవడం నన్ను చాలా బాధపెట్టింది ఎందుకంటే అది చాలా వ్యయంతో కొన్నది దాంట్లో అనేకమైన నూతనమైనటువంటి ఇతరులతో మాట్లాడే అటువంటి ఫ్యూచర్స్ కలిగి ఉన్నటువంటిది అలాగే అతి శక్తివంతంగా పనిచేసేటువంటి ర్యామ్ని కూడా అది కలిగి ఉంది అయిన దాని పనితీరు సరైన విధంలో లేకపోవడం దాని డిస్ప్లే పై గీతలు రావడం దానివల్ల ఇతరులతో ఏదన్నా చూపించడానికి ప్రయత్నించే ప్రతిసారి అది అసౌకర్యవంతంగా కనపడడం వారు ఆ గీతలను చూసి నన్ను హేళన చేయడం వంటి విషయాలు నన్ను చాలా బాధించినాయి కానీ నేను కొన్నటువంటి ఆ వ్యయానికి సంపూర్ణమైనటువంటి న్యాయం నాకు జరగలేదు అది డిస్ప్లే పై పచ్చటి గీతాలు రావడం దాని పనితీరు విధానం సరైన రీతిలో లేకపోవడం ఇతరులని కెమెరా ద్వారా ఫోటోలు తీసినప్పుడు కెమెరా సైతం సరిగా పనిచేయకపోవడం రోజు రోజుకి దాని పనితీరు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మందగిస్తు పోవడం నేను ఒకరికి ఫోను చేసినప్పుడు అది మరొకరికి చేరడం ఇలాంటి ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను నేను ఆ మొబైల్ ఫోన్ ద్వారా ఎదుర్కోవడం జరిగింది అందువల్ల స్మార్ట్ఫోన్ వినియోగం చాలా ఇబ్బందికర స్థితికి ఉండడం నన్ను భాదించింది ఈ రోజులలో అన్నీ విషయాలకి ఉపయోగకరంగా అన్నీ లావాదేవిలకి మొబైల్ ఫోన్ని కేంద్రంగా మనం ఉపయోగిస్తాం అయితే నేను కొన్నటువంటి ఆ వస్తువు నాకు చేదు జ్ఞాపకాలని మిగల్చడం నాకు చాలా బాధాంశంగా అనిపించింది ఆ ఫోన్ పనితీరు నేను మె మెచ్చిన విధంగా నాకు నచ్చిన విధంగా లేకపోవడం అదే సమయంలో నా స్నేహితులకి నా కుటుంబ సభ్యులకి అలాగే నాతో పాటు కొన్నటువంటి వ్యక్తులకి కూడా అదే రకమైనటువంటి దుష్ప్రభావాలిని చేదు అనుభవాలని ఆ ఫోను ఇవ్వడం మమ్మల్ని ఎంతో బాధ కలిగించింది కనుక అలాంటి స్మార్ట్ మొబైల్స్ కొనేటప్పుడు మీరు జాగ్రత్తగా సరిచూసి కొనుక్కోవడం మంచిది అని నేను తెలియచేస్తున్నాను